నాకు ఇష్టమైన పేపర్ అండి ఎలా పేపర్లు ఉన్నాయండి వాటిలో ఇష్టమైన పేపర్ ఈనాడు అండి ఇది చాలా కాలం నుంచి నడుస్తుంది అండి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలు చాలా కాలం నుండి నడుస్తుంది ఇది రామోజీ రావు గారి ద్వారా నడపబడుతుందండి ఇంకా చాలా పేపర్లు ఉన్నాయండి ఉదాహరణకి ఆంధ్రజ్యోతి అని సాక్షి అని ఆంధ్రభూమి ఆంధ్రప్రభ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ ఇట్లాగా రకరకాల పేపర్లు ఉన్నాయండి అయితే నాకు ఇష్టమైన పేపరు ఈనాడు అండి ఈనాడు ఎందుకు ఇష్టం అంటే వారు రాసే స్టైల్ చాలా బాగుంటుద్దండి వివరణాత్మకంగా రాస్తారు ఆ పదాల అచ్చు అయ్యే విధానం కూడా బాగుంటుంది రెండోవది నిజాన్ని నిక్కచ్చిగా బాగా చెప్తారండి వీళ్ళు వేరే పేపర్లులాగా రాజకీయాలకు అనుగుణంగా కాకుండా నిజాన్ని అబద్ధంలాగా నిజాన్ని వాళ్ళకి అనుకూలంగా చెప్పే పేపర్లాగ కాకుండా ఉండే నిజాన్ని చాలా మంచిగా ప్రతిభంభిస్తారండి చాలా మంచిగా రాస్తారు ఈ పేపర్లో మొదట్లో లోకంలో జరిగే అంటే భారద్దేశంలో జరిగే న్యూస్ని హెడ్లైన్స్గా ప్రచురిస్తారండి తర్వాత ఏ రాష్ట్రపు లో ఇది ఎక్కువగా పాపులర్లో ఉందో ఆ రాష్ట్రమునకు సంబంధించిన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన న్యూస్ని రెండో పక్క పెద్ద అక్షరాలతో ముద్రిస్తారు వివరణాత్మకంగా వివరణ ఇస్తారు తర్వాత వచ్చి లోపల భాగంలో వసుంధరా అని చెప్పి ప్రత్యేకంగా స్త్రీల కోసం ఎవల్ ఎవరినో ఒకర్ని పరిచయం చేస్తు ఉంటారండి వాళ్ళు ఎక్కడి నుంచి బిజినెస్ స్టార్ట్ చేశారు వాళ్ళు ఎక్కడి నుంచి రైటింగ్స్ స్టార్ట్ చేశారు వాళ్ళు ఎక్కడి నుంచి ఎదుగుతు వచ్చారు వాళ్ళ పరిస్థితులు ఈ రోజున మెరుగు ఎలాగా అయ్యాయి అని చెప్పి చాలా నా వివరాణాత్మకంగా మనమే ఆ బాధలో అనుభవించి వెతికినట్లు మనమే చదువుకుని పెద్దవాళ్ళం అయినట్లు మనమే బిజినెస్ని స్టార్ట్ చేసి ఎదిగినట్లు అట్లా చాలా వివరాణాత్మకంగా పోల్చు చెప్తారండి ఇస్తారు అది మనం సక్సెస్ సాధించినట్టుగా ఫీల్ అవుతాము తర్వాత స్త్రీలకు సంబంధించిన కొన్నిఅడ్వటైజ్మెంట్లాగా లేటెస్ట్ డిజైన్లతో కొన్ని శారీస్ని కానీ లేకపోతే కొన్ని జాకెట్స్ని కానీ చూపిస్తారండి వాళ్ళకి అనుకూలంగా ఉండే కొన్ని ముగ్గుల్ని కొన్ని రంగా రంగురంగుల అల్లికలని ప్రతిభింభిస్తారండి చూపిస్తారు తర్వాత వచ్చి మెయిన్గా చెప్పుకోవాల్సింది స్పోర్ట్స్ పేజీ అండీ ఆ స్పోర్ట్స్ పేజీలో వచ్చే ఈరోజు ఎక్కడ భారతదేశం క్రికెట్ ఆడుతుందో ఆ ప్రాంతాన్ని ఆ దేశాన్ని ప్రతిభింభించే విధంగా కొన్ కొంత భాగాన్ని చెప్తారండి తర్వాత వివరణాత్మకంగా ఈరోజు టమ్ ఎలాగా ఆడింది ఎవరు బాగా పెర్ఫామ్ చేశారు అనే విషయాల గురించి మాట్లాడతారు చాల వివరణాత్మకంగా ఏ డౌన్లో ఎవరు దిగారు ఎలాగా ఆడారు అనే విధాన విధానాన్ని కూడా చక్కగా చెప్పారండి తర్వాత వచ్చి టెన్నిస్ గురించి ప్రపంచంలో టెన్నిస్ ఎక్కడ నడుస్తుంది లేదా చెస్ ఎక్కడ నడుస్తుంది ఎవరు ఆధిక్యంలో ఉన్నారు ఏ దేశం ఆధిక్యంలో ఉన్నది అన్న విషయాలను కూడా పొందుపరుస్తారు దాంతో పాటు సుడోకు అని చెప్పి కాతే గృహణిలు కానీ పిల్లలు విద్యార్థులు ఆడుకోవడానికి ఒక పజిల్ ఇస్తాడండి ఆ పజిల్తో చాల మంది కుస్తీ పడుతు ఉంటారు మరి వా వారాంతరంలో ఒక చిన్న బుక్ని యాడ్ చేస్తాడు ఈనాడు మ్యాగ్జైన్నని ఆ మ్యాగ్జైన్లో ఫస్ట్లో గొప్ప గొప్ప వాళ్ళ గురించి నాలుగు మాటలు చెప్తారండి తర్వాత ఒకటి రెండు జోక్స్తో కూడిన అడ్వటైజ్మెంట్లు ఉంటాయి తరువాత ఇది కథ కాదని ఇది నిజంగా జరిగిన ఒక స్టోరీని ఇస్తారండి తర్వాత ఇండియా వైడ్గా ఎక్కడ ఎవరు పాపులర్ అయ్యారు ఏ విధంగా పాపులర్ అయ్యారు ఎట్లాగా వాళ్ళ క్రమాన్ని మొదలు పెట్టి ఈరోజు అవకాశాల్ని అంది పుచ్చుకున్నారు అనే విషయాన్ని చెప్తారండి దానిలో కొన్ని పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న కథలు చిట్టి కథలు చిన్న చిన్న బొమ్మలు చుక్కలతో ఉంచేసి వాటిని కలపండి కలిపి చూడండి అని చిన్న బొమ్మలు ఇలాంటివి ఇచ్చి పిల్లలకు ఆనందాన్ని కూడా కొంత పొందుపరుస్తారండి ఏదైనా ఒక కవర్ స్టోరీని మెయింటెన్ చేస్తారండి నవల రూపంలో ఒక కవర్ స్టోరీని ఇస్తారండి ఏది ఏమైనా వాళ్ళు రాసే పద్ధతి వాళ్ళు రాసే శైలి చానా ఇష్టంగా రాస్తారండి మంచి మంచి పదాలతో ఆ పదాలు ఆ నడవడిక ఆ వరుస క్రమం నాకు చాలా బాగా నచ్చుతాయండి వాళ్ళు ముద్రించే విధానం కూడా వాళ్ళ స్టైల్ బాగుండిద్ది అండి అందువల్ల నేను ఈనాడు పేపర్ని ఎక్కువగా ఇష్టపడతానండి ఒక మంచి పేపర్ అండి అది